ఆధ్యాత్మికత అనేది నేటి యువతరానికి ఎంత ఉపయోగపడుతుందండి చాలా మంచి ప్రశ్న అడిగారు ఆధ్యాత్మికత అనేది ఏదో ఒక అరవై ఏళ్ళ పైబడిన వాళ్ళో జీవితంలో అన్నీ చూసేసి ఒక ఆధ్యాత్మికత రంగంలో ఉందాము అనుకునే వాళ్ళ కోసం ఆధ్యాత్మిక రంగం లేదండి చిన్ననాటి నుంచి కూడా ఒక ఆధ్యాత్మికతను అలవరచుకున్న విద్యార్థులకు బయట విద్యార్థులకు చాలా తేడా ఉంది వాళ్ళల్లో ఒక మోరల్ విలువలు మానవత విలువలు ఒక సాంప్రదాయం ఒక పద్ధతి అన్నీ చిన్ననాటి నుండి కూడా అలవరచుకుంటే ఆ నడవడిక అనేది వాళ్ళ భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుంది అందుకనే నేను చాలావరకూ అందరికి చెప్తుంటానండి చిన్ననాట నుంచే ఒక ఆధ్యాత్మిక మార్గంలో ఏ పిల్లలైతే ఉన్నారో వాళ్ళ భవిష్యత్తు కూడా ఒక బంగారు బాటగా మారుతుంది అని అనుకుంటున్నాను ఈ విధంగా ప్రతి ఒక్క తల్లి తండ్రి కూడా వాళ్ళ పిల్లల్ని ఒక ఆధ్యాత్మిక రంగంలో చిన్ననాటనుంచి ఏదో ఒక ఆధ్యాత్మికత అండి రోజూ గుడికి వెళ్ళి రావడం కానీ లేదా ఒక ఆధ్యాత్మిక సంస్థకు వెళ్ళి రావడం కానీ అందులో ఉన్న మంచి జ్ఞానాన్ని వినడం కానీ ఈ విధంగా ఏదో ఒక మంచి అలవాటును చిన్నప్పటి నుంచి కూడా మనమలవరిస్తే ఆ పిల్లల భవిష్యత్తు కూడా చాలా బంగారు బాటగా బంగారు మార్గంలో చాలా ఉన్నతమైనగా విద్య విద్య ఒక్కటే కాదండి క్రమశిక్షణ సంస్కారం కూడా చాలా ముఖ్యమని భావిస్తున్నాను